నేను అమెజాన్ను ఓపెన్ చేసిన అమెజాన్ను ఓపెన్ చేసి నాకు ఏం అవసరమో అది వెతికాను అందులో నాకు ఫ్యాన్స్ అవసరం డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీల ఫ్యాన్స్ వెతికాను కానీ అందరు ఉషా కంపెనీ ఫ్యాన్ బాగుంటుందని నాకు చెప్పారు సో నేను ఉషా కంపెనీ ఫ్యాన్ని చూసాను అయితే రెండు వేల అయిదు వందలకు నాకు ఉషా ఫ్యాన్ అనేది వచ్చింది మేము ఫిట్ చేసుకున్నాము కానీ అది ఫ్యాన్ మంచిగా గాలి రావడం లేదు అది మళ్ళీ దానికి మధ్యలో ఒకటి రాడ్ లాంటిది ఇవ్వలేదు అది వస్తే ఫ్యాన్ అనేది కొంచెం కిందికి వచ్చి ఎక్కువ గాలి వచ్చేది నాలుగు మూలాల కానీ మా రూము నాలుగు మూలాల గాలి రావడం లేదు ఈ ప్రోడక్ట్ అనేది మంచిగా లేదు నేను వైట్ కలర్ ఫ్యాన్ని ఆర్డర్ చేస్తే వాళ్ళు బ్రౌన్ కలర్ ఫ్యాన్ ఇచ్చారు నేను ఒక కలర్ ఆర్డర్ చేస్తే ఇంకొక కలర్ వచ్చింది మళ్ళీ ఆ ఫ్యాన్కి మొత్తం రెక్కలు పల్చగా ఉన్నాయి గిట్ల గిట్ల గిట్ల గిట్ల అంటే అది కిందికి మీదికి డొక్కలాగా పడిపోతుంది ఈ ఫ్యాన్ అనేది నాకేమి నచ్చలేదు ఇదే ఫ్యాన్ నేను వేరే షాప్లలో చూస్టే రెండు వేలకి వచ్చింది కానీ నాకు రెండు వేల అయిదు వందలకి ఇక్కడ పడ్డది నాకు రేట్ అనేది ఎక్కువ పడ్డది నేను హ్యాపీగా లేను ఈ ప్రోడక్ట్ తోని అన్ హ్యాపీగా ఉన్నాయను ఎందుకంటే గాలి అనేది సక్కగా వస్తలేదు మంచిగా లేదు ఫ్యాన్ గూడా ఎక్కువ తిరుగుతలేదు మళ్ళీ కరెంటు బిల్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్యాను కరెంటు బిల్లుని ఎక్కువ అబ్సర్బ్ చేస్తుంది గాలి ఎక్కువ రావడం లేదు ఎందుకంటే మధ్యలో రాడ్ అనేది వాళ్ళు ఇవ్వలేదు రాడ్ అనేది మళ్ళీ మేము బయటనే కొనుక్కొచ్చుకోవాలి అంట అదే వేరే ఫ్యాన్ కైతే రాడ్ వాళ్ళే ఇస్తారు కిందిదాకా వస్తుంది నేను ఎక్కువ మళ్ళీ ఎక్కువగా మనీ పడ్డది నాకు ఈ అమెజాన్ కంపెనీ నుంచి వెల్లి నాకేం మంచిగా అన్పిస్తలేదు అది మొత్తం రాషెస్ కూడా వడ్డాయి ఆఖరికి అక్కడక్కడా అంత సరిగ్గా పని చెయ్యడం లేదు ఊరికే మధ్యల ఎక్కువ పెట్టినప్పుడల్లా మళ్ళీ లో స్పీడ్ లోకి వస్తుంది స్పీడ్ అనేది కరక్ట్గా లేదు